నమస్కారం అండి మేస్రీ గారు అదేనండి ఇప్పుడు మా మెట్ల కింద ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో కొంచెం ఒక ఈ గదిలాగ కట్టాలండి అవునండి ఇదిగో ఈ మెట్ల కింద పక్క అంతా సరే అండి ఓకే అండి ఇప్పుడు ఈ గదికి ఏమేమి మెటీరియల్స్ కావాలండి చూడండి మీకు తెలుస్తుంది కదా ఎంత అవుతుందో చెప్పండి సరేఅండి అయితే ఇప్పుడు మంచిదే తీసుకుందాము రేట్ ఎక్కువ అయిన పర్లేదు కొద్దిగా మంచిగా స్ట్రాంగ్గా ఉండాలి గట్ దాని గురించండి అవునండి అవును సరే అండి

ఓకే అండి ఇప్పుడు ఇప్పుడు ఎంత అవుతుంది అండి మొ మొత్తం టోటల్ ఈ గది కట్టడానికి సరే అండి అంతకుమించి తగ్గదా రెండు సెల్ఫ్ల లాంటివి కావాలండి ఏమన్న సామాను పెట్టుకోవడానికి పైన అటకలాగ వచ్చేల చూడండి సరే అండి నేను అన్నీ అవి అవన్నీ తెచ్చుకున్నాకా మీకు కాల్ చేస్తాను సరే అండి నేను అవన్నీ తెచ్చుకున్నాకా మీకు కాల్ చేస్తాను